నేను నా రెండవ ప్రోడక్ట్ అనేది మొబైల్ ఛార్జర్ తీసుకున్నాను అది తీసుకున్నానే కానీ నాకు అంతా మంచిగా అనిపించలేదు ఎందుకు అంటే దాన్ని తీసుకున్నాను గాని ఛార్జింగ్ అంత త్వరగా ఎక్కట్లేదు ఛార్జరు మిగిలిన ఛార్జర్తో చూసుకుంటే ఆ ఛార్జింగ్ అనేది చాలా స్లోగా ఎక్కుతుంది అలాగే ఇంకా కొత్తదైనా సరే ఏదైనా కొత్తది స్టాటింగ్లో బాగా ఛార్జింగ్ ఎక్కిద్ది కానీ ఇది అలా ఛార్జింగ్ ఎక్కట్లేదు ఇంకా దాని యొక్క పొడవు కూడా ఛార్జర్ వైరు ఇచ్చింది కూడా చాలా తక్కువ ఛార్జింగ్ పెట్టుకొని అలా గోడ మీద అక్కడ గోడ పక్కన ఎందులో అన్నా పెట్టుకోవాలన్నా సరే అది ఉండటం లేదు అలా ఛార్జింగ్ పెట్టి అక్కడ అలా పెట్టాల్సి వస్తుంది మరి మళ్ళీ ఎప్పుడు కింద పడిపోతుందో అని చూసుకుంటున్నాము ఛార్జరు దాని అడాప్టర్ కూడా మంచిది ఇవ్వలేదు వాళ్ళు అంత పెట్టి తీసుకున్నాం కాని డబ్బులు వాళ్ళు మంచిది ఇవ్వలేదు అది ఇది నా దృష్టిలో కొంచెం మంచిగా లేదు చెడుగా ఉంది దీన్ని తీసేసి దీన్ని తీసుకోవటం అంతా విలువైనది ఏమి కాదు తీసుకోవాల్సిన అంత అవసరం ఏం లేదు దీని బదులు ఇంకా మంచిది చూసుకుని తీసుకోవటం కొంచెం బాగుంటుంది ఇది నా రెండో ప్రోడక్ట్ యొక్క రివ్యూ